అప్పుడే పుట్టిన పిల్లలను ఎక్కువగా ఎవరికీ చూపించకుండా వాళ్ళపై ఎటువంటి రేడియేషన్ ఉండకుండా ఎక్కువగా లైటింగ్ ఉండకుండా ఒక తెల్లని క్లాత్లో పెట్టి ఉంచుతాము అదేవిధంగా ఎక్కువగా ఎవర్ని ముట్టనీవ్వకుండా చూసుకుంటాము ఎవరైనా బయట నుంచి వస్తే కుటుంబ సభ్యులను కాళ్ళు చేతులు కడుక్కోని శుభ్రం చేసుకోని లోపలకు వచ్చి పిల్లల్ని చూపిస్తాము మా ఇంటి చుట్టూ పక్కల కూడా వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోని ఎటువంటి చెత్తా చెదారం లేకుండా శుభ్రం పరుచుకోని ఇల్లంతా కూడా నీట్గా ఉంచుతాము ఎక్కువగా ఎప్పటికి అప్పుడు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఇల్లంతా శుభ్రపరిచి చుట్టుపక్కల చెత్తా చెదారం తీసి పిల్లలకు ఎటువంటి జబ్బు చేయకుండా మేము జాగ్రత్త పడుతాము